నాకు పవన్కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అలాగే ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఎందుకంటే ఆయనకి కొంచెం ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఎక్కువుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను అలాగే ఇంకా ఏంటంటే కంపారిటీవ్లి కొంచెం మన ఎడ్యుకేషనల్ మినిస్టర్తో పోలిస్తే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ తీ తీసుకున్న డెసిషన్స్ రైటో రాంగో నాకు తెలియదు కానీ డిగ్రీ ఫోర్ ఇయర్స్ చేయడం అలాగే మాకు ఏంటంటే బికామ్లో ఒక నార్మల్గా అయితే కామర్స్ ఉంటుంది ఇంకా ఇండియన్ హిస్టరీ ఉంటుంది కానీ మాకు ఇండియన్ హిస్టరీ తీసేసి కెమిస్ట్రీ పెట్టారు బిఎస్సి వాళ్ళకి కెమిస్ట్రీ ఉంటుంది కానీ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ పెట్టారు సో మాకు ప్రాసెస్ ఏమీ అర్ధమవ్వట్లేదు మాకు ఫస్ట్ ఇంటర్లో మేము ఎమ్పిసి తీసుకొని ఉంటే మాకు ఇండియన్ హిస్టరీ ఇచ్చారు ఇండియన్ హిస్టరీ ఒకవేళ మేము ఎమ్ఈసి తీసుకుంటే మమ్మల్ని తీసుకోమనడం ఆప్షన్గా కెమిస్ట్రీ తీసుకోమన్నారు సో మేము మాకు ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ నేను ఎమ్ఈసి నుంచి వచ్చినపుడు నేను ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్లో కెమిస్ట్రీ అనేది లేకపోవడం మాకు కొంచెం కెమిస్ట్రీ వెంటనే నేర్చుకోవాలంటే మాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాగే మాకు స్టార్టింగ్ నుంచి లేకపోవడం ఇప్పుడు సడన్గా అంటే కొంచెం నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అలాంటిది వీళ్ళు ఇలా క్విక్ డెసిషన్స్ తీసుకోవడం అలాగే ఇప్పుడు ఏంటంటే ఆప్షనల్ ఎగ్సామ్ అనేది ఇంప్లిమెంట్ చేసారు ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ కానీ బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా ఆప్షనల్ ఎగ్సామ్గా పెట్టారు ఇప్పుడు ఆప్షనల్ ఎగ్సామ్గా పెట్టడం మాకు ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పకపోవడం వల్ల మాకు చాలా అంటే చాలా భయం ఫే భయము భయం వేస్తుంది ఎగ్సామ్స్ ఆ టూ ఎగ్సామ్స్కి వచ్చేసరికి ఎలా వస్తుందో ప్యాపర్ ఎలా వస్తుందో అని చెప్పి సో మేము ఇది కొంచెం చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాము మే బి అయన వస్తే ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉంటే నేను ఇది అడుగుదాం అని అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ ఇప్పుడు మన ఆంధ్రాలో అయితే చాలా నిల్గా ఉంది అసలా డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు ఆంధ్రావాళ్ళు